హలో అన్నా క్యాబ్ బుక్ చేశాను కదా య ఎక్కడున్నారు ఎక్కడున్నారు మీరు గన్నవరం సినిమా హాల్ సెంటర్ దగ్గర ఉన్నారా మీరేమి చేస్తారంటే గన్నవరం బస్ స్టాండ్కి వచ్చి అక్కడనుండి సాయిబాబా గుడిలో లెఫ్ట్ తీసుకోండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి నైన్టీన్త్ కేఫ్ రోడ్ ఉంటుంది ఆ రోడ్డు స్ట్రైట్గా వచ్చి దుర్గా పీజీ అంటే తెలుస్తుంది సార్ అక్కడకొచ్చి వెయిట్ చెయ్యండి మీకు తెలుస్తుంది అక్కడకొచ్చి లేదంటే కాల్ చెయ్యండి నాకు నేనొస్తాను ఓకే